నేటి గ్రామీణ యువత వ్యవసాయాన్ని పూర్తిగా వృత్తిగా కానీ జీవన విధానానికి ఉపయోగపడే ఒక పనిగా కానీ స్వీకరించడం లేదు ఎందుకంటే వ్యవసాయం చేసిన వాళ్ళని సమాజం లేదా మిగతా కమ్యూనిటీ అంతా కూడా చులకనగా చూడడం వాళ్ళకు విలువ లేకపోవడం వలన వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ఆదాయం అనేది మిగతా కుటుంబానికి సరిపడా అవసరాలు తీర్చలేకపోవడం వలన ఖర్చులు పెరగడం వలన వ్యవసాయం ఒక పార్ట్ టైమ్ ఉండే వృత్తిగా తీసుకుని దాని స్థానంలో వేరే స్కిల్స్ని డెవలప్ చేసుకుని వేరే పనులు కూడా చెయ్యడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో ఈ ఈ వెసులుబాటు ఎలా కల్పించిందంటే యువత అనేది ట్రాక్టర్ ట్రాక్టర్లను ఉపయోగించి దున్నడం విత్తనం నాటేటప్పుడు విత్తన యంత్రాలు ఉపయోగించడం నూర్పిడి సమయంలో నూర్పిడి యంత్రాలను ఉపయోగించడం కలుపు సమయంలో కలుపుకి సంబంధించిన క్రిము సంహారక సంహారాల్ని షేర్స్ ద్వారా చల్లడం వల్ల వాళ్ళకి కొంత టైమ్ అనేది మిగిలి ఆ టైమ్ని మిగతా నైపుణ్యాల మీద వినియోగించి వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకుని వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటూ నేటి యువత అనేది తీసుకోవడం జరుగుతుంది అది